పిల్లల కోసం ప్రత్యేక రచయితను సూచించండి మీ బాల్యంలో మీరు ఎక్కువగా ఏ రచయిత పుస్తకాలు చదివారు పుస్తకాన్ని మీకు గుర్తుండిపోయేలా చేసిన ఏదన్నా కథ లేదా ప్రత్యేక సంఘటన మీకు గుర్తుందా చాలా బాగా గుర్తున్నాయి ఎక్కువగా మేము యండమూరి గారి కథలు చదివేవాళ్ళం చిన్న చిన్న కథలు దాంట్లోనే చాలా నీతి జీవితాన్నే ఎంతో మైమరచిపోయేంత బాగుండేవి జీవితానికి సంబంధించినవే కాకుండా మన బాధల్ని పోగొట్టే కథలు ఆయన కొన్ని పుస్తకాలు చదువుతూ మన శరీరాన్ని మనసుని చాలా అంటే చాలా ఆనందింప చేసుకోవచ్చు ఆయన కథల్ని హాస్యపరితమైనవే ఎక్కువగా ఉంటాయి ఆయన కథల్లో నవ్వుకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సరే ఎక్కువగా బాధ ఉంటే ఆయన పుస్తకాలు చదివితే ఆ బాధనేది తొలగిపోతుంది నవ్వుతూనే ఉండిపోతాం నీతి కథ అంటే ఒకటి చెప్పాలి ప్రత్యేకమైనది అంటే చీమల కథ ఉంది అవి జీవితానికి సంబంధించినవి మనుషులకి చీమలకి ఎంత తేడా ఉందో ఆ కథలో ఉంది ఏంటంటే చీమ వర్షాకాలం వచ్చే రెండు నెలల ముందు నుంచే వాటికి సంబంధించిన ఆహారాన్ని సంపాదించి తిరిగి తిరిగి తిరిగి తిరిగి వాటికి కావాల్సిన ఆహారాన్నంతా రోజు సంపాదించుకుని వాటి పుట్టలో దాచిపెట్టుకుంటూ ఉంటాయి వర్షాకాలం వస్తే వాటికి సరిగ్గా బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడం రాదు వర్షపు నీటి జల్లుకి అవి ఒక్కోసారి చనిపోతాయి కూడా అందుకే వర్షాకాలం వస్తే బయటికి రావడానికి భయపడతాయి కానీ మనుషులు ఈరోజు చేసే పనిని రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని పొడిగించుకుంటూ వెళ్తారు అందుకే మనుషులు చీమల కన్నా చిన్న చీమలే వాటి ముందు భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాయి ఇంత పెద్దగా పెరిగిన మనుషులు మాత్రం కనీసం ఈరోజు కోసం కూడా కష్టపడట్లేదు అని అందులో నీతి